పర్యాటకులు సందర్శన కోసం వికారాబాద్కి చాలామంది వస్తూ ఉంటారు టూరిస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంటే వికారాబాద్లో ఒకటి అని కూడా చెప్పుకోవచ్చు అది అనంతగిరి అనంతపద్మనాభ గుడి బుగ్గ రామేశ్వరం వెల్ చాలా కాల్ మా కాళీ మందిర్ ఎల్లమ్మ గుడి

అనంతం మొదలుగా ఆలంపల్లిలో వెలిచింది అనంత పద్మనాభ స్వామిది సో ఇక్కడ ఫస్ట్ వచ్చిన తర్వాతనే అనంతగిరిగుట్టకి చూడడానికి వెళ్తారు అలాగే అనంతగిరి గుట్ట అనంతగిరిగుట్ట చూ గుట్టకి వెళ్లే ప్రదేశం అయితే చాలా బాగుంటుంది

వికారాబాద్లో ముఖ్యమైన దేవాలయం అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇక్కడగ ఇక్కడ ఉండే గుండము గుండం అంటే నంది నోట్లో నుంచి నీరు ఎల్లప్పుడూ కూడా ప్రవహిస్తూనే ఉంటుంది అది ఎప్పుడు కూడా ఆగిపోవు ఆ నీళ్లు సో ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు ఎటు వెళ్తుందో కూడా తెలియదు నీరు ఏ మొత్తం ఎప్పటికీ ఆ నీళ్లు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి కానీ తగ్గడం మాత్రం ఉండదు అది బుగ్గ రామేశ్వరం యొక్క ముఖ్య ప్రతిష్ట ముఖ్యంగా చెప్పుకునే విషయము అది అయితే వెల్చార్ల గుడి వెల్చారులో మాత్రం గుడి ఫేమస్ అలాగే హైదరాబాద్ నుంచి వచ్చేవారికి కాళీ హైదరాబాద్ నుంచి వికారాబాద్కి వచ్చే వారికి మాత్రం కాళీ మందిర్ ముఖ్య ప్రదేశమని చెప్పుకోవచ్చు చాలామంది కూడా కాళీ మందిర్ని దర్శించడానికి వస్తూ ఉంటారు కాళీ మందిర్ హైదరాబాదులో అతి గొప్ప దేవా పెద్ద గొప్ప దేవాలయము అని కూడా చెప్పుకోవచ్చు

ప్రతిష్టత చాలా ఉంది సో చాలామంది భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వెళుతూ ఉంటారు సో ముఖ్యంగా అయితే మంగళవారము శుక్రవారము అమావాస్య పున్నమి రోజులలో అక్కడికి అమ్మ ఎల్లమ్మ గుడికి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ వికారాబాద్ సమీపంలో ఉన్న లోకాల ఎల్లమ్మ అనే పిలవబడే దేవాలయము అది అలాగే అనంతగిరి గుట్ట అనంతగిరి గుట్ట ఆ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే సో నవరాత్రుల్లో జరిగే నవరాత్రి ఉత్సవాలలో ఆ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రోజుల్లో కూడా అనంత పద్మనాభ యొక్క ఊరేగింపు మన అలంపల్లి దేవాలయంలో జరుగుతుంది సో అది ఏ ఊరిలో కూడా జరగని విధంగా జరు ఇక్కడ దేవాలయం యొక్క ఊరేగింపు జరుగుతూ ఉంటుంది తొమ్మిది రోజులు దేవుడు తొమ్మిది రకాలుగా అవత తొమ్మిది అవతారాలతో ప్రత్యక్షమై ప్రత్యక్షమై ఊరు ఊ ఊరిలో ఊరేగింపు జరుగుతూ ఉంటుంది

ఈ వికారాబాద్లో చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఏ భక్తులు వచ్చినా కానీ ఈ మూడు ప్రాంతాలు మాత్రం సందర్శించడానికి పర్యాటకులు వస్తూ ఉంటారు అలాగే ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు వర్షాకాలంలో మాత్రము చాలా చాలా బాగుంటుంది పారే సెలయేరులా తో కొండమీద నుంచి కొండమీద నుంచి ఇది నీళ్లు నీళ్లు జలపాతంలా కిందకి జారుతూ చాలా చాలా బాగుండే ప్రదేశము మన అనంతగిరి గుట్ట అని చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు